భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రసిద్ధి కావస్తున్నాయి ఈ మధ్యకాలంలో భారతీయ సినిమాలు అనగా ట్రిపుల్ ఆర్ దర్శకుడు రాజమౌళి అలాగే నటులు ఎన్టిఆర్ జూనియర్ ఎన్టిఆర్ అలాగే చిరంజీవి గారి అబ్బాయి మన రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచ యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది అలాగే ఈ సినిమాకి మంచిగా బహుమతులు కూడా అందాయి ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డు అనేది చాలా ప్రఖ్యాతిగాంచిన అవార్డు ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం అనేది తెలుగు ప్రజలకి ఎంతో గర్వకారణం అలాగే నాకు బాగా ఇష్టమైన నటుల్లో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు చిరంజీవి నటించిన డాడీ సినిమా అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమా అలాగే ఖైదీ నంబర్ వన్ అదొకటి అలాగే ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమా ఈ సినిమాలు నాకు చాలా ఇష్టం నేను బాగా అభిమానిస్తాను చిరంజీవిని అలాగే చిరంజీవి వేసే డాన్స్లు ఆయన చేసే కామెడీ ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి అలాగే ఈ వెబ్ సి సిరీస్లు అనేవి నేను పెద్దగా చూడను అది నా వాటి గురించి నాకు తెలియదు నేనూ బా సంగీతాన్ని బాగా ఇష్టపడే వ్యక్తిలో నేను ఒక వ్యక్తిని సంగీతం అనగానే నాకు గుర్తుకు వచ్చే ఫస్ట్ మొదటి పేరు బాలసుబ్రమణ్యం అలాగే ఇళయరాజా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సంగీతం ఎంతో బాగా ప్రసిద్ధి చెందుతుంది దర్శ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఆయన పాత సినిమాల్లో ఆయన పాటలు చాలా అభివృద్ధి బాగా ఎక్కువగా జనాలు ఆదరిస్తారు ఎస్పి బాలసుబ్రమణ్యం పాడే పాటలు కూడా నాకు చాలా బాగా ఇష్టం ఆయన పాటలు కొన్ని మన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో పాట నేను సైతం ప్రపంచానికి అనే పాట నాకు చాలా ఇష్టం ఇంకా ఇలాంటివి ఎన్నో మన తెలుగు ప్రజలకి తెలుగు సినిమాకి మంచి పేరుని తీసుకొస్తాయని నేను భావిస్తున్నాను నాకు భారతీయ సినిమాలు మరియు సంగీతం చాలా ఆనందాన్నిస్తాయి అవి నన్ను కేవలం వినోదం కోసమే మాత్రం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి కూడా సహాయపడతాయి